హలో ఎవరండి నమస్తే అండి ఓకే అండి మీకు ఏం కావాలండి ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి అవునండి అవును నేనూ ఎస్ ఐని మాట్లాడుతున్నానండి రైల్వే రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను అవును మీ కంప్లయింటు మాకు అందిందండి నేను చూశాను నేను మీరు లాడ్జ్ చేసిన ఆ కంప్లయింట్ని నేను చూశాను అందులో ఏమి ఉన్నాయండి ఏ కలర్ ఉంటుంది ఏమిటి అండి అది ఓకే ఓకే ఓకే ఇంకా ఏమి ఉన్నాయండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఏం పర్వాలేదండి నేను ఆల్రెడీ ఒక ఇద్దరిని ఎంక్వయిరీ చేశాను వాళ్ళు పెద్ద అనుమానాస్పదంగా నాకు అయితే అనిపించలేదు ఇంకా ఒకళ్ళు ఉన్నారండి నేను వాళ్ళని చూసి ఖచ్చితంగా మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చే బాధ్యత అయితే నాది అందులో అయితే తేడా అయితే ఏమీ లేదు మీరు ధైర్యంగా ఉండవచ్చు మీరు ధైర్యంగా నా మీద భరోసా వేసి ఉంటే నేను మీకు ఖచ్చితంగా మీవి మీకు ఇచ్చేస్తానండి ఓకే అండి అలాగేనండి అలాగే ఖచ్చితంగా అది మా బాధ్యత కూడా కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తానండి ఓకే అండి ఓకే అండి రైట్ మంచిదండి ఉంటాను